మా ప్రాంతంలో రకరకాల వ్యక్తులు నివసిస్తూ ఉంటారు ఎన్ని విభిన్న సాంస్కృతిక సమూహాలున్నా మన సంస్కృతికి వెలుపల ఉన్న వ్యక్తులతో కూడా మేము బాగానే మాట్లాడతాము అందరం అందరం మనుషులమే అందరం ఏకాభిప్రాయంతోనే ఉంటాము వాళ్ళు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా నేను వీక్షిస్తూ ఉంటాను నేను తరచుగా అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి చాలా ఆనంద పడతాను రకరకాల సాంస్కృతి రకరకాల సంస్కృతులు మన మనుషులు రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఎన్ని రకాల సంస్కృతులు ఉన్నా మనమంతా ఒకటి